పంతొమ్మిదివేల ఎనిమిది వందల ముప్పై ఒకటి నాలుగు లక్షల ముప్పై ఐదువేల ఏడు వందల ఇరవై ఒకటి మూడు లక్షల తొంభై ఎనిమిదివేల ఐదు వందల పది ఎనిమిది లక్షల ఇరవై ఒక్కవేల మూడు వందల ఇరవై ఏడు తొమ్మిది లక్షల ముప్పై రెండువేల నూట ఎనభై ఐదు